పర్యాటక ప్రదేశాలలో పరిశుభ్రతను పాటించడం ఎంతో ముఖ్యం ఎందుకంటే పర్యాటక ప్రదేశాలకు చాలామంది ప్రజలు వస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ వాతావరణం అనేది పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి పర్యావరణ పర్యాటక ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండడానికి మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన చర్యలు ముఖ్యంగా వ్యర్థ పదార్థ నిర్వహణ నియమించబడిన డంపింగ్ స్థలాలు అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థలు పబ్లిక్ టాయిలెట్లు ఇవన్నీ కూడా శుభ్రంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి పబ్లిక్ టాయిలెట్ల విషయానికొస్తే అనుకూలమైన ప్రదేశాలలో ముఖ్యంగా పర్యటక ఆకర్షణల దగ్గర శుభ్రంగా మరియు చక్కగా నిర్వహించబడే పబ్లిక్ టాయిలెట్ల లభ్యతను నిర్ధారించుకోవాలి ఇంకా డ్రైనేజీ వ్యవస్థల విషయానికొస్తే నీరు పేరుకపోకుండా మరియు పరిశుభ్రత పరిస్థితులకు దారితీస్తే స్తబ్దిగా ఉండే ప్రాంతాలను నివారించడానికి సమర్థవంతమైన మురుగు నీటి పారుదల వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడ పడవేయకుండా వాటికంటూ సపరేట్గా డంపింగ్ స్థలాలను ఏర్పాటు చేసుకొని ప్రజలందరికీ కూడా అవగాహన కలిగేలా వాళ్ళకు తెలియజేయాలి వ్యర్థాలను ఆ డంపింగ్ స్థలాలలోనే ప్రజలు పడవేసే విధంగా మనం చర్యలు తీసుకోవాలి ఈ విధమైన చర్యలు తీసుకున్నప్పుడు వాతావరణం అంతా కూడా చాలా పరిశుభ్రంగా ఉంటుంది అదేవిధంగా ప్రజలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు మా ప్రాంతానికి వస్తే మా తెలంగాణలోని కొత్తగూడంలోని పర్యాటక ప్రాంతంలో పరిశుభ్రతను కాపాడుకోవడానికి సరైన సదుపాయాలు వ్యర్థాలను నిర్వహణ మరియు ప్రజా అవగాహనపై ప్రచారణపై మేము ఎంతగానో దృష్టి పెడతాం